అన్న చెప్పన్న దగ్గర పది నిముషాలు పడుతుంది మనీ ముప్పై రూపాయలు తీసుకుంటాను రెండు రూట్లు అంటే నిన్ను పది నిమిషాల్లో పెట్టాలా ఆరు నిమిషాల్లో పెట్టాలా పది నిమిషాలు అంటే అది గేట్ ఉంటుంది ఆ గేట్ రూట్ అయితే కొంచెం టైం పడుతుంది నీకు ఇంక పది నిమిషాలు రాజీవ్నగర్ రూట్ ఉంటుంది దాంట్లోకెళ్ళి పోతే ఒక పది నిమిషాల్లో నీకు ఐదు నిమిషాల్లో పెడతా నిన్ను ఆడ ఓకేనా అంతే డబ్బులు ఇక ఎవ్వరు లేరు కదా ఇటు సైడ్ నుండి పోవాలంటే నువ్వు ఒక్కనివే ఉంటావు కాబట్టి ఒక ఎనభై తీసుకుంటా లేదన్న నేను నాకు ఎక్కడ మిగులుతాయి చెప్పు ఇప్పుడు నేను మళ్ళా అటు నిన్ను ఒక్కడినే తీసుకుపోవాలి పోంగా ఇటు ఈ రూట్లోకెళ్ళి ఎవ్వడు ఎక్కడు మావా ఎక్కరన్నా ఈ రూట్లోకెళ్ళి ఎవ్వరు ఎక్కరు అందరూ బీజన్ రూట్ లోనే అందరూ బెల్లంపల్లి చౌరస్తా నుండి మంచిర్యాల అంటే ఎక్కుతారు గానీ బెల్లంపల్లి చౌరస్తా నుండి బీజన్ అంటే ఎక్కుతారు గానీ ఇదెక్కరు అట్లా కూడా పోవచ్చు అట్లా అయితే నేను ముప్ఫైయే తీసుకుంటా ఎక్కువేం తీసుకోను ముప్ఫైయే తీసుకుంటా గానీ మళ్ళీ నీకే లేట్ అవుతుంది నేను ఇక్కడనే నేను లోకల్ ఆర్కేపీ బీజన్ బీజన్ నాదిదే ఇంకోటి రాజీవ్నగర్ రూటు దాని నుండి అంటే ఎనభై తీసుకుంటా అంతకు మించి ఇక నాకు గిరాకుండదు అందులోకెల్లి పోతే ఏ ఇరవై తీసుకుంటే నాకెక్కడ మిగులుతాయి చార్జీలకే పెట్రోల్కే కావాలి పోగా ఎక్కరు ఆడ చెప్తున్నా కదా పోగా అందరూ క్యాబిన్పల్లి ఈ రూట్లో ఎక్కుతారు గానీ అటు నుండి ఎవ్వరు ఎక్కరు ఆ షార్ట్కట్లో ఎక్కరు ఎక్కరు ఎందుకంటే మొత్తం అటు సైడ్ వాళ్ళందరూ ఇటు సైడ్ బీజన్ పోయేటోళ్ళే ఉంటారు గానీ ఇది నేను షార్ట్కట్ కాబట్టి రాజీవ్నగర్ నుండి సందులల్లోకెళ్ళి తీసుకొస్తా గట్లా సరే పది నిమిషాల్లో పెడతా ఇక నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా ఈ గ్యాప్లోకెళ్ళి మనం పోతుండే తెలుసా మరి ఏమున్నాయి ఇప్పుడు నువ్వు బయట నువ్వు అందులో పోయినా నీకు గేట్ కాడ పదిహేను నిమిషాలు బొక్క పడుతుంది నీకే పదిహేను నిమిషాలు పోతుంది మళ్ళా నీకే లేట్ అవుతుంది నువ్వేదో పని మీద పోవాలి అంటున్నావు

అట్లా కాదు గానీ అన్న ఒక మరి నాకు నాకు మిగలాలి కదన్నా ఎవళ్ళన్నా ఉంటే చూద్దాం మరి ఇక్కడ సరేనా కానీ టైం పడుతుంది మళ్ళా మీ గిరాకీ కోసం ఆగుతే మళ్ళా నీకే లేట్ అవుతుంది లే నిన్నే తీసుకపోతాంటాను కదా సరే యాభై ఇచ్చేయి ఇక లాస్ట్కి సరే సరే మరి బండి ఎక్కేయి రైట్